ఖచ్చితంగా కోనసీమ ప్రాంతం భారతదేశంలోని ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం ఇది ఒక అందమైన తీర ప్రాంతం చరిత్ర సంస్కృతి మరియు ప్రకృతి సౌందర్యాలతో నిండి ఉంది కోనసీమ ప్రాంతంలో పర్యాటకులు తప్పక చూడవలసిన కొన్ని ప్రదేశాలు కోన పెట్టే అనేది ఒక అందమైన బీచ్ ఇది తన తెల్లటి ఇసుక మరియు స్పష్టమైన నీటి కోసం ప్రసిద్ధి చెందింది ఇది పర్యాటకులకు సూర్యరశ్మిని ఆస్వాదించడానికి స్నార్ టెర్క్లింగ్ మరియు డ్రైవింగ్ వంటి నీటి క్రీడలను ఆస్వాదించడానికి మరియు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ఒక అద్భుతమైన ప్రదేశం కోనసీమ లోయ అనేది ఒక అందమైన లోయ ఇది తన కొండలు నదులు మరియు అడవులకు ప్రసిద్ధి చెందింది ఇది పర్యాటకులకు నడవడం ట్రెక్కింగ్ మరియు క్యాంపింగ్ వంటి అవుట్డోర్ కార్యక్రపాలను ఆస్వాదించేకొక అద్భుతమైన ప్రదేశం కోనసీమ కోట అనేది ఒక పురాతన కోట ఇది తన చరిత్ర మరియు శిల్ప కోసం ప్రసిద్ధి చెందింది ఇది పర్యాటకులకు ఈ ప్రాంతం యొక్క శక్తివంతమైన చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన ప్రదేశం కోనసీమ దేవాలయాలు కోనసీమ ప్రాంతంలో అనేక అందమైన దేవాలయాలు ఉన్నాయి ఇవి తమ శిల్ప మరియు వాస్తు శిల్పం కోసం ప్రసిద్ధి చెందాయి ఈ దేవాలయాలు పర్యాటకులకు ఈ ప్రాంతం యొక్క సంస్కృతి మరియు భక్తి గురించి తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన ప్రదేశం కోనసీమ ప్రాంతం భారతదేశంలోని ఒక అద్భుతమైన ప్రదేశం ఇది ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి అందిస్తుంది ఈ ప్రాంతం యొక్క అందం చరిత్ర మరియు సంస్కృతిని అనుభవించడానికి మీరు ఒకరోజు తప్పకుండా సందర్శించాలి